నేను పెయింటింగ్ చేయడం అప్పుడు కష్టంగా భావించే విషయాలు ఏంటంటే ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం వలన కాలు నొప్పి వస్తుంది కిందికి వంగి డ్రా చేయడం కాబట్టి మెడల నొప్పి అయితే చెప్పలేనంత వస్తుంది మళ్ళీ నేను ఎలా అంటే మొత్తం ఒకేసారి కంప్లీట్ చేయాలి అన్నట్టు మళ్ళీ సగం సగం ఇట్లా వదిలి పెట్టేసి తర్వాత డ్రా చేసుకుందాం అంటే నాకు అట్లా నచ్చదు నేను అందుకనే ఒకే దగ్గర ఇంట్రెస్ట్ పెట్టి వేయడం వల్ల చేయి నొప్పి అయినా మెడల నొప్పి అయినా చాలా వస్తుంది నేను అంటే మొదట డ్రాయింగ్ వేసేటప్పుడు ఏం ఏం చేస్తానంటే ఇట్లా అందరు ఇట్లా పెన్సిల్స్తో వేసేవాళ్ళు నేను స్కూలింగ్ అయినా కానీ ఇంటర్లో ఉన్నప్పుడు అయినా కానీ అట్లనే వేసేదాన్ని కానీ రాను రాను ఏం చేశానంటే పెన్ తోటి వేయడం స్టార్ట్ చేసిన ఇగ పెన్సిల్ తోటి వేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పటికి ఇట్లా రబ్ చేసేవాళ్ళం పేపర్ అనేది ఇట్లా చినిగిపోవడం కానీ మళ్ళా వేరే తీసుకొని వేయడం కానీ ఒకవేళ స్కెచెస్ తోటి వేయంగానే ఇట్ల బయటికి రావడం కానీ వాటర్ పడితే మొత్తం ఇట్లా ఒకే దగ్గర ఉండకుండా మొత్తం పేపర్ అంతా ఇట్లా అయిపోతుంది బాగా కష్టంగా అనిపించేది అట్లా అందుకు నేనేం చేసినా అంటే పెన్సిల్లు ఇవన్నీ అసలు పక్కకు పెట్టేసి పెన్నుతోటి వేయడం వల్ల ఒక భయం అనేది ఉంటే లోపల మిస్టేక్ పోతే మళ్ళీ వేరేది గీయాలి అని పెన్నుతోటి అందుకు మనం భయంతో పెన్ను బట్టి వేస్తే డైరెక్ట్గా భయం భయం ఉంటుంది కాబట్టి ఇగ రబ్ చేయలేం మనం ఇగ వేసుకుంటానే వెళ్ళాలి అట్లా మనకి పెయింటింగ్ కూడా ఇట్లా చాలా తెలుసుకోవచ్చన్నట్టు మన తప్పులు కూడా తెలుసుకోవచ్చు అట్ల ఒకవేళ కలరింగ్ కలరింగ్ వేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ మనకి ఇబ్బంది అనిపిస్తుంది ఇట్లా కొంచెం అయినా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అలాంటి నేను చాలా అనుభవించిన అంటే పెయింటింగ్ విషయంలో అందుకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అన్నీ దగ్గర పెట్టుకొని ఒక నాప్కిన్ అనేది పక్కన పెట్టుకొని వేసేటప్పుడు అయిపోయిన వెంటనే మన బ్రష్యస్ని ఇట్లా తుడుచుకోవాలి ఎందుకంటే ఇంకో కలర్ అనేది అందులో మిక్స్ చేస్తాం అంటే ఒక కలర్ నుంచి ఒక కలర్కి మిక్స్ చేసిన వెంటనే వేరే దగ్గర వేయడం వలన కలర్ అనేది ఇక్కడ పడిపోయింది అనుకో మనం చూపించగలిగే చిత్రం కూడా అంతా బాగా కనిపించదు ఎవరికి నచ్చకుండా ఉండిపోతుందన్నట్టు అట్ల నేను పెయింటింగ్లో చాలా కష్టం అనుభవించిన ఇంకా తప్పులు తప్పులని అంటే ఇవే నేను చెప్పేవి పెన్సిల్ తోటి కన్నా పెన్నుతోటి వేయండి అని అయితే నేను చెప్పగలుగుతాను మన మన లోపల ఉన్న ప్రత్యేకత అని బయటికి తీసుకొస్తా అన్నట్టు మనం తప్పని సరిదిద్దుకో గలుగుతాం పెన్సిల్ తోటి అయితే ఎరేజర్ ఉంది కదా అని ఎప్పటికి చేసుకుంటా రబ్ చేసుకోవడం అట్లు ఉంటుంది అదే పెన్ పెన్ను బట్టి వేయడం వలన ఇక రబ్ చేయరాదు కాబట్టి మనం ఫస్టే మంచిగా వేయాలి అనే భయం పెట్టుకొని నీటుగా వేయగలుగుతామన్నట్టు ఇదైతే నేను బాగా అనుభవించిన మళ్ళీ కూర్చొని కూర్చొని కిందికే ఉంటాయి మన మెడలు మెడల నొప్పి అయితే చాలా వచ్చేది ఇంకా చెయ్యి నొప్పి క్రేయాన్స్ తోటి వేయడం వల్ల చెయ్యి నరాలన్నీ చాలా గుంజుతాయి ఇది ఒక పెయింటింగ్కి ఉన్న కష్టం అని నేను చెప్పచ్చు